తెలంగాణలో ఆరోగ్య పరిరక్షణ గురించి సాంస్కృతిక లేదా సాంప్రదాయ నమ్మకాలు మరియు ఆచారాలు చాలా ఉన్నాయి అవి ప్రజలు ఆరోగ్య సేవలు పొందడాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి కొన్ని సాధారణ నమ్మకాలు మరియు ఆచారాల్లో ఆచారాలు క్రింద ఇవ్వబడ్డాయి గృహ వైద్యాలు చాలామంది ప్రజలు జలుబు దగ్గు మరియు జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యల కోసం గృహ వైద్యమును ఉపయోగిస్తారు పసుపు తులసి మరియు అల్లం వంటి పదార్థాలను సాధారణంగా ఉపయోగిస్తారు ఆధ్యాత్మికత చాలామంది ప్రజలు ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం దేవుడిని ప్రార్థిస్తారు వారు ఉపవాసాలు ఉండటం ఇంకా దానధర్మాలు చేయడం మరియు దేవాలయాలను సందర్శించడం వంటి ఆచారాలను కూడా పాటిస్తారు ఇంకా మూఢ నమ్మకాలు కొంతమంది ప్రజలు రోగాలకు దయ్యాలు మరియు దుష్టశక్తులు కారణమని నమ్ముతారు వారు వాటిని నివారించడానికి తాయత్తులు ధరించడం మంత్రాలు చదవడం మరియు ప్రత్యేక ఆచారాలు ఆచారాలు చేయడం వంటివి చేస్తుంటారు స్త్రీ జననేంద్రియ వికృతి కారణం ఇది కొన్ని ప్రాంతాలలో స్త్రీల జననేంద్రియాలను కత్తిరించడం లేదా తొలగించడం వంటి ఆచారం ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఇంకా వికలాంగుల పట్ల వివక్ష వికలాంగులు వికలాంగులను సమాజంలో చాలామంది తక్కువగా చూస్తూ ఉంటారు దీనికారణంగా వారు ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడంలో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ప్రయోజనకరమైన ఆరోగ్య ఫలితాలు కొన్ని సాంప్రదాయ పద్ధతులు యోగా మరియు ఆయుర్వేదం వంటివి ఆరోగ్య ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి ఈ నమ్మకాలు మరియు ఆచారాలు ప్రజల ఆరోగ్య సేవలను పొందడాన్ని సానుకూలంగా మరియు ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు గృహ వైద్యు వైద్యాలు మరియు ఆధ్యాత్మికత వంటివి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండవచ్చు కానీ మూఢనమ్మకాలు మరియు వివక్ష ఆరోగ్యానికి హా హాని కలిగించవచ్చు ప్రజలు ఆరోగ్య సేవలను ఎన్నుకునేటప్పుడు ఈ అంశ ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం